నమస్కారమండి ఎవరు కావాలి ఆహా అంటే ఇంట్లో ఇప్పుడు మాకు ఇంట్లో ఎవరూ లేరండి

సరేండి అసలు ఇన్సూరెన్స్ అంటే దేనికి తీసుకుంటారండి ఆహా అంటే ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో నలుగురుం ఉంటామండి ఆ నలుగురికి సరిపోతుందా వస్తాదండి అది లేదు నా ఒక్కడికేనా అండి

ఆహా ఇంకా పిల్లలు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారండి మరి వాళ్ళకు సంబంధించి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా

ఆహా అవునా అండి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి వేస్తే మంచిదంటారు ఎలాగా

ఆహా ఇప్పుడు మరి పదిహేను సంవత్సరాలకైతే ఎలా అండి ఆహా

ఆహా సరే అండి అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల అయిపోయిన తర్వాత వెంటనే ఇచ్చేస్తారండి పాలసీ అమౌంటు

అంటే ఇంచుమించు ఎంత టైం పడతుందండి అంటే ఒక మూడు నాలుగు నెలలు రెండు నెలలు ఆహా సరే అండి సరే అండి అయితే అంటే ఇంకా పదిహేను సంవత్సరాలది అయితే మనకి పాలసీ అమౌంట్ మొత్తం ఎంతవుతుంది అండి అంటే ఆహా

ఆహా ఆహా

ఆహా ఆహా సరే అండి

నంబర్ ఇవ్వండి ఆహా సరేండి ఇక్కడే తిరుగుతారు కదండీ రే ఒక వారం రోజుల్లో చెప్తానండి మీకు ఏ విషయం సరే అండి సరే అండి ఆహా సరే అండి ఉంటాను